హలో లావణ్య నీ గురించి చెప్పు నా పేరు లావణ్య నేను ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల మూడులో పుట్టాను మా ఇంట్లో మేము నలుగురము ఉంటాము మా నాన్న మా అమ్మ నేను మా తమ్ముడు నేను గౌతమి పబ్లిక్ స్కూల్లో ఎల్కెజి యుకెజి చదివాను మళ్లీ తిరుపతిలో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు చదివాను మళ్లీ పుత్తూరులో ఏకెఎంపి స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదివాను మళ్లీ జెడ్పి హైస్కూల్లో సిక్స్ నుంచి టెన్త్ వరకు చదివాను మళ్లీ శ్రీ వేద జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదివాను నా మార్క్స్ వచ్చి నైన్టి నైన్ పర్సెంట్ మళ్లీ టెన్త్లో వచ్చి నైన్టి ఫైవ్ పర్సెంట్ ఇంటర్లో నైన్టి నైన్ పర్సెంట్ డిగ్రీ వచ్చి వ్యాద వ్యాస్య డిగ్రీ కాలేజ్లో చదివాను అది నారాయణవనంలో ఉంది దాంట్లో వచ్చి నైన్టి ఫోర్ పర్సెంట్ మళ్లీ నేను కోర్స్ చేశాను జావా కోర్స్ జావా వెబ్ టెక్నాలజీ ఎస్క్యూఎల్ కోర్స్ చేశాను నేను ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను నాకు ఆ జాబ్ అంటే ఇష్టం మా నాన్న వచ్చి వెల్డింగ్ పని చేస్తారు మా అమ్మ హౌస్ వైఫ్ మా తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు నా ఫేవరెట్ హీరో వచ్చి ప్రభాస్ నేను ఎక్కువగా బిగ్బాస్ చూస్తూ ఉంటాను నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లూ నా ఫేవరెట్ నాకు ఫేవరెట్ ఇష్టమైన దేవుడు వచ్చి వినాయకుడు నాకు ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండారు దాంట్లో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్లు నాకు బాగా సపోర్ట్ చేస్తారు నేనేం చేసినా ఏం చెప్పినా వింటారు బాగా సపోర్ట్ చేస్తా నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు ఏదో తప్పు చేస్తే కూడా వాళ్ళు నాకు చెప్తారు మా ఇంట్లో కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు బాగా చదివి జాబ్ తెచ్చుకో అనేసి నేను ఎక్కువగా బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ ఫోర్లో అఖిల్ అంటే ఇష్టం బాగా గేమ్ ఆడుతాడు ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్లో శివాజీ అంటే ఇష్టం వాళ్లకి ఓట్స్ వేస్తా ఉన్నాను ఓట్స్ వేసేసి ఓట్స్ వేస్తే వాళ్ళు గెలవాలి అనుకుంటున్నాను సీరియల్స్ కూడా చూస్తాను సినిమా కూడా చూస్తాను సినిమాల్లో నాకు బాహుబలి సినిమా అంటే ఇష్టం నేను నేను కాలేజీలో ఉండేటప్పుడు ఒక ఎస్ఏ రైటింగ్ రాసాను దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అదే నా హ్యాపీ అయిన మూమెంట్

ఆ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను రింగ్ ఇచ్చారు బెస్ట్ ఫ్రెండ్స్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కవిత కరిష్మా రేఖ ప్రియా నిత్య వీళ్ళ ఐదు మందిలో బెస్ట్ ఫ్రెండ్ ప్రియా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది అన్ని జాగ్రత్తలు చెప్తుంది ఇలా ఉండు అలా ఉండు అలా చేయి ఇలా చేయి అని చెప్తుంది నేను గవర్నమెంట్ జాబ్ ఇవి ఐటీ జాబ్ చేయాలి అనుకుంటున్నాను మళ్ళి గవర్నమెంట్ జాబ్ కూడా రావాలి అని అనుకుంటున్నాను దానికి ట్రై చేస్తా ఉన్నాను నా హాబీస్ వచ్చి టీవీ చూడడం పాటలు వినడం బుక్స్ చదవడం ఇవన్నీ నా హాబీస్ వంటలు వంటలు ఏమీ బాగా అంత బాగా ఏమి చేయను నాకు వచ్చినట్టు చేస్తాను చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ అంటే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం చికెన్ లేకుండా నేను ఉండలేను గేమ్స్ కబడ్డీ ఇష్టం కబడ్డీ అంటే చాలా ఇష్టం అది ఎలా ఆడాలి అనేసి కబడ్డీలో విన్ అయ్యాను ఎస్ఏ రైటింగ్ రాసిన దాన్ని మహాత్మ గాంధీ గురించి చిన్నప్పుడు స్కూల్లో ఎస్ఏ రైటింగ్ రాసానో దాని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నా ఫస్ట్ బర్త్డే రోజు నా కేక్ కట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు ఏదైనా అడిగితే కూడా తీసిస్తారు నాకు ఇన్స్పిరేషన్ మా నాన్న ఎలా ఉండాలి ఎలా వేరే వాళ్ళతో మాట్లాడాలి అని ఆయనను చూసి నేర్చుకున్నాను అన్నీ నాకు బాగా చేస్తారు సపోర్ట్గా ఉంటారు ఏం చేయాలి అన్న వాళ్ళని అడిగేసి చేస్తాను మా అమ్మ నన్ను బాగా చూసుకుంటారు మా అమ్మంటే నాకు చాలా ఇష్టం నేను చెప్పిందని నాకు చేసి పెడతారు

ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని సార్ చెప్తారు నేను సీరియల్స్ చూస్తాను దాంట్లో కార్తీకదీపం అనే సీరియల్ చూస్తాను ఆ సీ ఆ సీరియల్ చాలా బాగుంటుంది సస్పెన్స్గా ఉంటుంది మా ఫ్రెండ్స్తో కలిసి టెన్త్లో టూర్కి వెళ్లాను అక్కడ అన్నీ చుట్టాము అన్నీ తిరిగాము గుడికి వెళ్లాము బీచ్కి వెళ్లాము నైన్త్లో ఉండేటప్పుడు మళ్ళి జూ పార్క్కి వెళ్లాను సైన్స్ మ్యూజియంకి వెళ్ళాము అక్కడ జూ పార్క్లో అన్ని జంతువులు ఉన్నాయి మ్యూజియంలో సైంటిస్టులు ఏమేమి కనిపెట్టారో అవన్నీ ఉంది అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేసి వచ్చాము ఫిఫ్త్ క్లాస్లో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సైంటిస్ట్ డే రోజు నేను ఒక ఎక్స్పరిమెంట్ చేశాను దానికి జామెట్రీ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు మా అమ్మ నాన్నలు అంటే చాలా ఇష్టం మా తమ్ముడు నన్ను బాగా చూసుకుంటాడు అన్నీ చెప్పింది చేస్తాడు అన్ని ఇస్తాడు కాబట్టి నేను బాగా చూసుకుంటాను ఇప్పుడు కోర్స్ చేసేసాను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అన్ని కంపెనీస్లో వెళ్లి అప్లై చేసేసి ఎక్జామ్ రాసేసి వస్తున్నాను ఎలాగైనా ఐటీ జాబ్ రావాలని అనుకుంటున్నాను తిరుపతిలో క్యు స్పైడర్స్లో కోర్స్ నేర్చుకున్నాను వెబ్ టెక్నాలజీ ఎస్క్యూఎల్ జావా నేను తెలుగు బాగా చదవగలను స్పష్టంగా దాంట్లో సంధులు సమాసాలు అవన్నీ కూడా నాకు బాగా వచ్చు ఇంగ్లీష్ కూడా చదవగలను నేను వచ్చి పాజిటివ్ పాజిటివ్ మైండ్గా ఉంటాను సెల్ఫ్ మోటివేటెడ్ మోటివేటెడ్ అంటే నాకు నేనే చెప్పుకుంటాను ఇలా ఉండాలి అలా ఉండాలి నెగిటివ్గా ఉండకూడదు అనేసి చెప్పుకుంటాను పాజిటివ్ ఆటిట్యూడ్తో హార్డ్ వర్క్ చేయాలి పాజిటివ్ ఆటిట్యూడ్తో నా లైఫ్లో కెరియర్లో నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వెన్సడే ఆ దేవున్ని మొక్కుతాను గుడికి వెళ్లేసి వస్తాను నేను తిరుమలకి పోయాను అక్కడ చాలా ప్లేసెస్ బాగుంటే అక్కడ వన్ నాట్ ఎయిట్ ప్లేసెస్ ఉంది మనం చూడనివి చాలా ప్లేసెస్ ఉందని మా సార్ చెప్పారు తిరుమలలో మెట్లు ఎక్కి వెళ్తే బాగా హ్యాపీగా ఉంటుంది బస్సులో వెళ్లడం కన్నా అక్కడ చాలా టాయ్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి అన్నీ ఉంటుంది కా కానిపాకంలో వినాయకుడు ఉంటాడు అక్కడ కూడా బాగుంటుంది కాళహస్తిలో శివుడు ఉంటాడు అక్కడ బాగా చేస్తారు అక్కడ పూజలు అవన్నీ కానీ బాగా చేస్తారు నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం వినాయకుడిని బాగా ఆరోజు వినాయకుడిని బాగా అలంకరించి పిండివంటలు చేసి దేవుణ్ణి మొక్కుతాము గుడికి వెళ్లేసి వస్తాము మార్నింగే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవుడిని పూజ చేసి ఈవినింగ్ గుడికి వెళ్తాము ఇంకా దీపావళి పండుగ రోజు మార్నింగే లేచి స్నానం చేసి దేవుడికి ముక్కుకొని టపాసులు కాలుస్తాము ఇవన్నీ బాగా చేసుకుంటాము నాకు చాలా ఇష్టమైన పండుగలు వినాయక చవితి దీపావళి సంక్రాంతి నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ నాకు ఇష్టమైన హీరోయిన్ అనుష్క నాకు ఇష్టమైన కమీడియన్ బ్రహ్మానందం ఇష్టమైన విలన్ జగపతిబాబు ప్రకాష్ రాజ్ నాకు ఇష్టమైన కలర్ బ్లూ నాకు ఇష్టమైన ఫ్రెండ్ వచ్చి ప్రియా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాక్స్ నా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్లాను అక్కడ బాగా ఎంజాయ్ చేశాము మేము బోట్లో వెళ్ళాము బోట్లో వెళ్లి అన్నీ తిరిగాము మళ్లీ నాకు నాకు బజ్జీలు అవన్నీ కొనిచ్చారు వాళ్లు బాగా ఎంజాయ్ చేసేసి వచ్చాము మొన్న రీసెంట్గా డిగ్రీలో ఏమో ఒక టూర్కి వెళ్ళాము ఫస్ట్ మహాబలిపురం అక్కడికి వెళ్లి అక్కడ వెళ్ళాము మళ్లీ మళ్లీ వచ్చి కొడైకెనాల్ అక్కడికి వెళ్ళాము అక్కడ బాగా ఎంజాయ్ చేసాము